మా ప్రాంతంలో మోకాళ్ల నొప్పులు తగ్గడానికి స్థానికంగా మేము ఏం చేస్తామంటే గృహ వైద్యాలు మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి మేము మా ఇంట్లో ఎవరికన్నా అలాంటి మోకాళ్ల నొప్పులుంటే కనుక మేము వారి పడుకునే ముందు కాళ్లు పట్టడం అమృతాంజను లేకపోతే జెండు బాము అలాంటివన్నీ రాసి వారికి మర్దనా లాంటివి చేయడం జరుగుతుంది అలాగే ఇంకేమిటంటే బెండకాయలు కూరగాయలు ఎక్కువ తినడం తినమని సూచిస్తాము అలా చేయడం వల్ల వారికి కొంచెం మోకాల్లో కొంచెం జిగురనేది పెరిగి నొప్పులు అనేవి తగ్గడం జరుగుతాయని నమ్ముతారు ఇంకా చెప్పాలంటే వారికి అప్పుడప్పుడు ఎప్పుడో బాగా నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మందులనేవి వేయడం జరుగుతుంది లేకపోతే కనుక చెప్పినట్లుగా వేడి నీళ్లతో అప్పుడప్పుడు మర్దనా చేయటం వేడి నీళ్ళ తర్వాత తర్వాత రోజు మెంతో ప్లస్ కానీ జండూ బామ్ కానీ ఇలాంటివన్నీ రాసి మసాజ్ లాగా చేయడం లేకపోతే కాళ్లు పట్టడం కాళ్లు నొక్కి వారిన నొప్పులను కొంచెం దూరం చేయటం ఇలాంటివన్నీ చేసి వారి మోకా నొప్పులనేవి పోగొట్టటానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము